చెప్పండి ఎవరు కావాలి అండి పర్సనల్ లోనా రండి నేనే అండి చూసేది రండి కూర్చోండి అవునా సార్ సరే సార్ ఇంకేమైనా మీరు ఏమైనా పెడతారా అండి షూరిటీగా ఏమైనా పెడతారా లేదంటే షూరిటీ అంటే కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది అండి అంటే బ్యాంకు ప్రైవేట్ బ్యాంక్ కదండి దాన్ని బట్టి పర్సనల్ లోన్స్ అనేటప్పటికి కొంచెం రూల్స్ గట్టా ఎక్కువ అవుతున్నాయి అండి అలాగే అండి మీరు ఏం చేస్తూ ఉంటారు అండి అండి మంత్లీ ఎంత వస్తుంది అండి మీకు ఓకే మామూలు ప్రైవేట్గా చేస్తారు అండి ఓకే అండి ఇక మామూలుగా అయితే లక్ష యాభై వేలకి అయితే మంత్లీ మీరు రెండువేల ఐదు వందలు కట్టాల్సి ఉంటుంది అండి మంత్లీ పడతాయి అండి అంటే ఇది ఎలా అంటే అండి ఇది మీరు మంత్లీలో ఫుల్ ఒక మంత్ అంతా కట్టకపోయినా కానీ మీకు కొంచెం ఎక్కువ పడుతుంది అండి పదిహేను వందల వరకు పెరిగిపోతుంది అండి ఆ మంత్ అవును అండి మీది అకౌంట్లో నుంచి కట్ అవుతుంది అండి మీరు అక్క మీరు బ్యాంక్కి వచ్చి కట్టనవసరం లేదు మీరు అకౌంట్ నెంబర్ ఇస్తారు మీ అకౌంట్లో నుంచే అండి సరే అండి చెప్ అవును అండి మీరు ఈరోజు తీసుకుని ఈరోజు తీసుకుని రెండు రేపు తీసుకున్నా కానీ ఒక ఆ డేట్లో కరెక్ట్గా పడిపోదా కట్ అవుతుంది అండి అది మీకు ఫామ్ మీకు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుందురు కానీ ప్రోసెస్ చెప్తాను మీరు ముందుగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అండి అప్లికేషన్ ఫిల్ చేయాలి అండి మీకు ఆ ఆధార్ కార్డ్ జిరాక్సులు రెండు రే రేషన్ కార్డ్ ఉన్నది అండి రేష రేషన్ కార్డ్ జిరాక్స్ రెండు పాన్ కార్డ్ కాపీ ఒకటి ఇవి రెండు ఫోటోలు పాస్పోర్ట్ సైజ్వి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒకటి కావాలి అండి బ్యాంక్కి లింక్ అయి ఉన్న నెంబర్ కూడా కావాలి అండి మొబైల్ మీతోపాటు తెచ్చుకోవాలి అండి ఇద్దరు షూరిటీగా షూరిటీ సిగ్నేచర్స్కి పెట్టడానికి ఒక ఇద్దరు కావాలి అండి మీరు రేపు వచ్చేస్తే రేపు వెంటనే మీకు టూ అవర్స్లో ప్రోసెస్ అవుతుంది ఈవెనింగ్ లేదు అంటే నెక్స్ట్ డే కల్లా మీ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది అండి న నమస్తే